మా మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉండడానికి నేను ఎవరిని సహాయం అడుగుతానంటే మొక్కలు బాగా పెంచే వారిని పోయి అడుగుతాను మొక్కలు బాగా పెరగాలంటే ఏమి చెయ్యాలి మళ్ళీ బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలని అడుగుతాను అడిగినప్పుడు వారు ఏమి చెపుతారంటే కూరాకు బాగా తినండి మళ్ళీ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ బాగా తినండి మనిషి పౌష్టికాహారం బాగా తింటే మనుషులందరూ బాగుంటారు అందువలన పౌష్టికాహారం అనేది చాలా మంచిది కూరగాయలు కోడిగుడ్లు ఇవన్నీ బాగా తినడం వల్ల మనకి మంచి కలుగుతుంది అందువలన నేను ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుండాలంటే కూరాకులు ఇవన్నీ బాగా తినగలుగుతాను అందువలన మా స్కూల్లో ఏమి చెప్పినారంటే మా స్కూల్లో ఏమి చెప్పినారంటే బెండకాయ తినండి బాగా మీకు లెక్కలు వస్తాది అని చెప్పినారు అది నమ్మి మేము బాగా తిన్నాము కానీ లెక్కలేమో లాస్ట్కి మాకు రాలేదు